కేక్ అవైలబుల్ ఉంటుందా అండి ఇక్కడ మాకొక వన్ కేజీ కేక్ కావాలి స్ట్రాబెరీ అండి ఒక వన్ కేజీ చాలండి మాకు బర్త్డే సెలబ్రేషన్ ఉంది చిన్న పార్టీ లాంటిది ఒక వన్ వన్ కేజీ కేక్ కావాలి ఇంకా డిజైనింగ్ అవన్నీ చేయండి థింగ్స్ అంటే కర్టన్స్ ఇంకా అది క్యాండీల్ బలూన్స్ ఇంకా నైఫ్ స్పార్కిల్ అవి మీరే తీసుకోండి అవి ఆ థింగ్స్ అన్ని కావాలండి ఓకే అండి మీరు ఒకసారి లిస్టు చెప్తే నేను ఏ అంటే మనీ సెట్ చేసుకుంటానండి కూల్ కేక్ అంతా ఓకే అండి కూల్ కేక్ కావాలి మాకు ఓకే ఒక వన్ కేజీ ఎంత పడుతుందండి ఓకే అండి ఓకే అ ఓకే అండి ఇంకా దాని ఈ ఈవినింగ్ లోపు కావాలండి ఈవినింగ్ లోపు డెలివరీ చే యాక్చువల్ ఒక కేక్ మీద ఒక పే పేరు రాపియ్యాలి ఒక నేమ్ ఇస్తాము నేమ్ కూడా డిజైన్ చేయండి ఓకే అండి చేస్తా ఇంకా ఏమనా కావాలంటే చెప్పండి ఇంకా స్వీ స్వీట్స్ కలా అంటే స్వీట్స్లో టైప్స్ ఉన్నాయండి చాక్లెట్స్ ప్యాకెట్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి స్వీట్ మీకు చెప్పండి స్వీట్స్ అన్ని బాక్స్ కావాలి మీకు